రైతులు పశువులను పెంప పెంచడంలో చాలా ఇబ్బందులను ఎదురుకుంటారు ఎందుకంటే వాటిని పెంచడంలో కొన్నికొన్ని పోషక లోపాలవల్ల కొన్ని వ ఉండవు చనిపోతాయి వాటి వల్ల గూడా చాలా ఇబ్బందిని ఎదురుకుంటారు ప రైతులు కొన్ని కొన్ని కొన్నింటికి ఏంటి అనననంటే ఆహారం అనేది కా సరిగ్గా అందక ఎక్కువగా ఎండలో ఉండడంవల్ల వాటికంటూ ఒక నీడ లేకపోవడంవల్ల గూడా కొన్ని పశువులు ఆకాల మరణం చెంది వా ఇది చెందుతాయి వాటికి సరైన మందులు ఇవ్వక పోవడం సరైన టైంలో అందించకపోవడం వల్లగూడా అవి మధ్యలోనే చనిపోతాయి అలా చేయడం వల్ల కూడా రైతులు చాలా నష్టపోతున్నారు మీము అలా అలా కాకుండా రైతులు పశువులను పెంచే టైంలోనే వాటికి ఇలాంటి ఆహారం ఇవ్వాలి ఇలాంటి పోషక పదార్థాలు ఇస్తే అవి చాలా బలంగా ధృడంగా అవుతాయని ఆలోచించే బైటికి వాడికి సంబంధించిన మందులను తీసుకొచ్చి వాటికి ఇవ్వడంవల్ల కూడా అవి పుష్టికరంగా మంచిగా ప పశువులనేటివి పెరుగుతాయి టైం టు టైము వాటికి ఆహారం ఇవ్వడం వల్ల కూడా వా అవి చాలా మంచిగా బలంగా ధృడంగా అవుతాయి మీము పెంచుకునే కొన్నే మీము పెంచుకునే పశువయినటువంటి ఆవులను మేము ఒకవేళ బయటకి వెళ్ళినా కూడా పక్కవాళ్ళకు ఇచ్చి వాళ్ళకి చెప్పి వాటికీ ఏ టైంలో ఏమివ్వాలి ఏ ఏ ఎలా ఎలా వాటిని చూసుకోవాలి పొద్దున ఏమివ్వాలి రాత్రి ఏమివ్వాలని అన్నీ కూడా వాళ్లకి చెప్పి మాలో కుటుంబంలో ఒకరిని వాటి దగ్గరుంచి మేమెటన్నా వెళ్తే ఒకరిని వాటి దగ్గర ఉంచి వాటి బాగోగులు చూసుకోమని చెప్పి వెళ్ళడం జరుగుతుంది అలా చేసే క్రమంలో మేము రీసెంట్గా మా ఒక ఆవు అనేటువంటిది మేము కొంచెము బయటకెళ్లిన వల్ల ఒకటి చనిపోయింది వాటిని సరిగా చూసుకోకపోవడంవల్ల అదొకటి మాకు చాలా బాధాకరంగా అనిపించింది ఆవు అనేది చాలా మంచి అది ఈ మంచి ఆవు అది కని అది మీము చేసే నెగ్లెట్ వల్ల అది కొంచెం చనిపోయింది దాన్ని సా యిమి అదొక చేదు అనుభవంగా మాకు మిగిలిపోయింది